రెండువందల యాభై ఐదు పదముడు వేల రెండు వందలు డెబ్బై ఐదు వేల ఐదు వందలు ఇరవై ఇరవై లక్షల యాభై వేలు ముప్పై ఐదు లక్షల డెబ్బై వేలు